ఇష్టమైన తెలుగు సామెతలు చుట్టమై చూడవచ్చి దయ్యమై పట్టుకున్నాడట కొత్తగొడ్డుకు అరుపులు ఎక్కువ విప్పుకుంటే వికారం కప్పుకుంటే శృంగారం ఎండిన కట్టకు నారలు తీసే రకం కాకిపిల్ల కాకికి ముద్దు దూరపు కొండలు నునుపు గోరంత దీపం కొండంత వెలుగు సంతోషమే సగం బలం నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అలాగే జాతీయాలు అంటే గెట్టి ఉడుం పట్టు గెట్టి పట్టు అలాగే ఏకాకి ఒంటరి ఒంటి కోతి ఇంకా ఏకాకి ఒంటరి వాడు అని అర్థం కాకి గోల భరించలేని శబ్దాలు అగ్గి బుక్కుట కోపంతో ఉడికిపోవుట ఇలాంటివి అయితే గుర్తున్నాయి